ఆధునిక విద్యా విధానాలతో పోలిస్తే సంప్రదాయాలు పండుగలు నైపుణ్యాలు చాలా అందంగా ఉంటాయి ఇంట్లో జరిగే పండగలు ఫెస్టివల్స్ ఫంక్షన్సు సంబరాలు చాలా బాగుంటాయి అందరితో కలిసి ఉంటూ సంతోషంగా పంచుకునే సందర్భాలు మాటలు పనులు చాలా అందంగా ఉంటాయి అలాంటి పనులు అందరితో కలిసి చేసుకోవడం చాలా బాగుంటుంది అలాంటి సాధారణ పనులు అందరితో కలిసి మెలిసి ఉంటూ అందరి సంతోషాన్ని కోరుకుంటూ ఫెస్టివల్స్ అన్నీ శుభ్రంగా జరుపుకోవాలని కోరుకుంటూ విద్యా విధానాల్లో పిల్లలకు జరిగే యాన్యూల్ యానివర్స్రీ పండగలు శుభ్రంగా చేసుకుంటూ ఉంటాము